అది టీచర్స్ యొక్క సంభావన మేబి పరిచయం అనేది ఫ్రెండ్లీ బాండింగ్ ఉండడం వల్ల టీచర్స్ యొక్క ప్రవర్తన అనేది స్టూడెంట్స్పై నెగిటివ్గా ఉండడం వల్ల అదొక సవాలుగా మారింది మరియు రెండవది ఏమిటంటే విద్యా విధానం అనేది పాఠశాల పుస్తకాల్లోనూ వాళ్ళు తెలియజేసే భాషను బట్టి కూడా వ్యతిరేకతలు వచ్చింది నాలుగో సమాధానం ఏమిటంటే భాషకి సంబంధించిన విధానంగా నేర్పించే విధానం అనేది ఇంకొంచెం అభివృద్ధి చెంది ఉండాలి వాళ్ళకి అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పి వాళ్ళని వాళ్ళకు వచ్చేలా చేయాలి అనేది నా అభిప్రాయం ఈ విధంగా తెలియజేయడం అనేది భారతదేశం యొక్క మంచిది